తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల పది ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు లక్షల డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఆరు లక్షల డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఐదు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై